హలో పాన్ కార్డ్ ఆఫీస్ వాళ్ళా నమస్తే అండి నేను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి నాకు పాన్ కార్డ్ కావాలండి నా చిరునామా తొమ్మిది డ్యాష్ ఒకటి మధురా నగరము నంద్యాల నా మొబైల్ నంబరు తొమ్మిది ఎనిమిది ఏడు ఐదు నాలుగు మూడు ఉపయోగించి నా పాన్ కార్డ్ రెడీ చేసి ఇవ్వండి